మా పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా పండించే పంటలు ధాన్యం చెరుకు ఈ ధాన్యం పంట సంవత్సరానికి రెండు దిగుబడులు జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ చెరుకు పంట సంవత్సరానికి ఒక దిగుబడి జరుగుతుంది ఈ ధాన్యం పంట మనకి చాలా ముఖ్యమైనది ఎందుకనగా మన జీవన శైలి ఈ ధాన్యం పంటపై ఆధారపడి ఉంటుంది ఈ ధాన్యం పంట మనం తెలుసుకుందాం మనం విత్తనం గానే మా చేలలో జిమ్ముతాము జిమ్మిన తరువాత మనం అవి పెరిగే వరకు కంటికి రెప్పలా చిన్న పిల్లవాడిని కాపాడినట్టు కాపాడుకోవాలి అలా ధాన్యం పంట తయారైన తర్వాత మనము దాన్ని ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్ళి ఆ ధాన్యానికి రేటు కట్టించుకుని డబ్బులు తీసుకుంటాము అలా ఈ పంటలు సాగుతు ఉంటాయి